మాకు ఎల్కేజి ఎల్కేజీలో ఒక బాబు ఉన్నాడండి చదవాల్సినవాడు అలాగే ఫస్ట్ క్లాస్లో ఒక బాబు ఉన్నాడు వాళ్ళకి ఒక మంచి స్కూల్ చెప్తారా అండి ఎక్కడండి

పిల్లల పేర్లా అండి ఒకడి పేరు రవి ఇంకొకడి పేరు వంశీ అండి అవునండి అవునండి

అలాగే అవునండి

అడ్రస్ ఎక్కడండి ఎక్కడ ఉంటుందండి ఇది

అవునండి చూడండి చదువు కూడా బాగా చెప్తున్నారు కదండి అవునండి ఎంత ఇస్తారండి

అలాగేనండి

అవునండి ఆయి అవునండి ఆయి అవునండి చెప్పడం వరకు కదండి అవునండి

అలాగేనండి రేపు వస్తానండి